నమస్తే మ్యాడమ్ రండి ఏం కావాలి మ్యాడమ్ చెప్పండి లోపల రండి ముందు లోపల రండి మ్యాడమ్ చెప్పండి మ్యాడమ్ మీకేం కావాలి అయినా మా దగ్గర చాలా చాలా రకాల బూట్లు ఉన్నాయి చాలా బూట్లే కాదు చెప్పులు కూడా చాలా చాలా రకాలున్నాయి అవి మీకు కావాలండి మీ పిల్లలకు కావాలండి మ్యాడమ్ మ్యాడమ్ ఈ యొక్క కోనసీమ జిల్లాలోనే మా యొక్క దుకాణానికి ఉన్నటువంటి మంచి పేరు ఎక్కడా లేదండి ఎందుకంటే మేము ధర విషయమనే కాదు గానీ ముందుగా మేము చూస్కుండేదేంటంటే నాణ్యత చుస్కుంటాం అంటే వినియోగదారుడు ఎక్కడైతే సంతోషంగా ఉన్నాడో అదే మాకు కావలసింది మాకు పెట్టుబడి కూడా వినియోగదారుడి యొక్క సంతోషమే చాలా నా దగ్గర చాలా చాలా నాణ్యత గల వస్తువులు మాత్రమే దొరుకుతాయి ఇదిగోండి మా దగ్గర ఉన్నవివిధ బూట్లన్నీ మీకు చూపిస్తాము మీరు అవి తీసుకుని వెళ్ళి మార్కెట్లో అంటే ఈ యొక్క ఈ యొక్క కోనసీమ జిల్లాలోని ఏ యొక్క ప్రదేశానికి వెళ్ళి వాటిని చూసిన ఇటువంటి నాణ్యత గల బూట్లు మీకెక్కడ దొరకవు మీరోకసారి చూసుకోండి కావాలిస్తే ధర విషయానికొస్తే అంటే కొంచెం ఒక రూపాయి అటు ఇటు కావచ్చు కానీ ధర కూడా మన దగ్గర తక్కువగానే ఉంటుంది ఎందుకంటే మాది హోల్సేల్ వ్యాపారం మీరు చూస్కోండి మీకు మీ పిల్లలకి మీ భర్త కూడా మేమిస్తాము మీరు చూడండి ఒకవేళ మా దగ్గ మా దగ్గర కన్నా తక్కువ ధర మార్కెట్లో మీకెక్కడన్న దొరికితే గనుక మేము మీ యొక్క డబ్బును వాపస్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ చూడండి మా దగ్గర చాలా రకాల షూస్లు ఉన్నాయి బూట్లు మీకిస్తున్నాను మీకు సరిపోతాయా ఇవి చాలా నచ్చుతాయి కూడా చూడండి మ్యాడమ్ మా దగ్గర ఉన్నాయి మ్యాడమ్ మేం తగ్గించే ఇస్తాం మ్యాడమ్ చూస్కోండి లేదంటే ఈ బూట్లు తీసుకోండి పార్సల్ చేస్తాను ఈ బూట్లు తీసుకోండి పార్సల్ చేస్తాను మీరు మళ్ళీ మళ్ళీ మా షాప్కే రావాలంటే మేము ధర తగ్గించి ఇవ్వాలి నాణ్యత గల వస్తువు మంచి వస్తువులే ఇవ్వాలి కాబట్టి మీకు అన్ని అందుబాటులో ఉన్న ధరలే మీకిస్తాను అలాగేనా మ్యాడమ్ ఓకే మ్యాడమ్ తీసి పట్టుకెళ్ళండి మ్యాడమ్ అలాగే మ్యాడమ్ తప్పకుండా చూపిస్తాను ఇవి చూడండి మ్యాడమ్ ఇవి బాగున్నాయి కదా ప్యాక్ చేయమంటారా సరే మ్యాడమ్ నేను బూట్లు పార్సల్ చేశాను అలాగే తెలుపు కలర్ బూట్లు కూడా పార్సల్ చేశాను ఎక్కువలో ఏ ఏ రంగు కావాలి మ్యాడమ్ సరే మ్యాడమ్ ఇవి ప్యాక్ చేశాం ధన్యవాదాలు మ్యాడమ్ మీరు మా షాపుకు విచ్చేసి మీరు కొనుగోలు చేసిన దాన్నిబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మళ్ళీ మళ్ళీ మీరు మా షాపుకు రావాలని కోరుకుంటున్నాం ధన్యం